హలో అండి నా పేరు భార్గవి నేను అత్తాపూర్ నుండి కాల్ చేస్తున్నాను అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ ట్వంటీ త్రీ లోపల ఉంటాను నేను ఇది ఒక క్యాబ్ బుక్ చేయడానికి కాల్ చేస్తున్నాను ఒక చిన్న ట్రిప్పుకి నాకు ఒక కార్ కావాలి దాని గురించే నేను మీకు కాల్ చేశాను నేను వెళ్ళాల్సిన చోటు జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ లో కేబీఆర్ పార్క్ కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళడానికి నేను క్యాబ్ బుక్ చేసుకుందాం అని అనుకుంటున్నాను కానీ ఇప్పటికీ కాదు ఇది సాయంత్రం ఐదు గంటలకి నాకు ఈ క్యాబ్ కావాలి రేపు ఎనిమిదవ జాన్వరి సాయంత్రం ఐదు గంటలకు నాకు ఈ క్యాబ్ కావాలి నన్ను అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ ట్వంటీ త్రీ లోపల రూమ్ నెంబర్ ఫోర్ నాలుగు డ్యాష్ రెండు డ్యాష్ ఏడు బై ఒకటి హోమ్ నెంబర్ నుండి నన్ను తీసుకొని వెళ్ళాలి అక్కడ నుండి నన్ను జూబిలీహిల్స్లో కేబీఆర్ పార్క్ వరకు డ్రాప్ చేయాలి అక్కడ రేపు తేదీ ఎనిమిదవ జాన్వరి అది గుర్తుపెట్టుకోండి మా ఇల్లు వచ్చేసి అత్తాపూర్ గ్రామపంచాయతీ ఆఫీస్ వెనకాల ఉంటుంది మీరు గూగుల్ మ్యాప్లో చూస్కుంటే వచ్చేస్తుంది అక్కడికి వచ్చి రేపు ఐదు గంటలకు నన్ను కేబీఆర్ పార్క్ వద్దకు తీసుకోని పోల పోవాలి